టీవీలో నాకు చాలా ఇష్టమైన కార్యక్రమం అంటే మనకి ఈటీవీలో వచ్చే ఒకటి శ్రీదేవి డ్రామా కంపెనీ అండ్ ఇంకొకటి ఢీ షో అన్నమాట ఢీ షో వచ్చేసి మనకి ప్రతి బుధవారం రాత్రి తొమ్మిదిన్నర నిమిషాలకు వస్తుంది సో ఎందుకు ఇష్టం అంటే ఢీ షో అనేది మనకి వాళ్ ఢీ షో వాళ్ళు మల్లెమాల రెం మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు ప్రొడ్యూసర్స్ అన్నమాట దానికి సో మనకి ఢీ షో వాళ్ళు ఎలా అంటే మనకి దేశవ్యాప్తంగా ఉన్న డ్యాన్స్లో చాలా బాగా ఎక్కడ ఆడుతుంటారు ట్యాలెంట్ ఎక్కడుంది ఎక్కడైనా విలేజెస్లో అంతా వెళ్ళి వాళ్ళు అదంతా పరిశీలించి చెక్ చేసుకుని వాళ్ళు పిల్లోలని డ్యాన్స్ కంటెస్టెంట్స్ అనే వాళ్ళని తీసుకోని వచ్చి ఇక్కడ ఆడిపిస్తారన్నమాట మనకి హైద్రాబాడ్లో సో అందుకు నాకు ఆ షో అంటే చాలా ఇష్టము అండ్ అదే విధంగా ఆ షో చూశామంటే మనకి స్ట్రెస్ ఏదన్నా ఉన్నా కూడా మనకి రిలీజ్ అవుతుందన్నమాట సో అంత బాగుంటుంది ఆ షో డ్యాన్సు వాళ్ పిల్లలు డ్యాన్స్ వేస్తుంటే అట్లే కొరియోగ్రాఫర్లు కూడా బాగా కొరియోగ్రాఫ్ చేస్తూ పిల్లోళ్ళు డ్యాన్స్ వేస్తూ ఉంటారు సో మనకి ఆ షోకి మనకి డాన్స్ మాస్టర్లు అండ్ మనకి జడ్జెస్ ఎవరంటే మనకి శేఖర్ మాస్టర్ గారు అండ్ పూర్ణ గారు అండ్ ప్రియమణి గారు మనకి యాంకర్ వచ్చేసి మనకి ప్రదీప్ మాచిరాజు గారు సో అదే విధంగా మనకి షోలో మన హైపర్ ఆది కూడా ఉంటారు సో ప్రతి షో స్టార్ట్ అయ్యేకి యాంకర్ స్టార్ట్ చేసి అందరినీ వెల్కమ్ చేస్తూ ఉంటాడు నెక్స్ట్ టైం మన హైపర్ ఆది వస్తాడు ఒక ఫైవ్ మినిట్సు హైపర్ ఆది మనకి కామెడీ చేస్తాడన్నమాట ఫన్ క్రియేట్ చేస్తారు సో దానివల్ల మనకి హాస్యం క్రియేట్ అవుతుంది మనం బాగా నవ్వుకోవచ్చు అండ్ నెక్స్ట్ తరువాత మనకి మన కంటెస్టెంట్స్ అనే వాళ్ళు డ్యాన్స్ అనేది స్టార్ట్ చేస్తారన్నమాట ఒక్కొక్క టీం నుంచి ఒక్కొక్కరు వస్తూ ఉంటారు వాళ్ళకొచ్చే గ్యాప్లో

వాళ్ళకి జరుగుతు ఉంటుంది ఒక టోర్నమెంట్ లాగా దాన్ని చేస్తారు ఫైనల్ విన్నర్స్కి యాభై లక్షలు లేదా డెబ్బైలక్షలు క్యాష్ ప్రైజ్ అనేది ఇస్తారు అండ్ ఈ ఢీ షో వల్ల చాలా మందికి చాలా మంది కొరియోగ్రాఫర్లకి డ్యాన్సర్లకి సినిమాలలో అవకాశాలు వచ్చాయి కొరియోగ్రాఫర్లుగా బ్యాక్ హీరో పక్కన సైడ్ డ్యాన్సర్లుగా కొరియోగ్రాఫర్స్కి అసిస్టెంట్స్గా సో చాలా మందికి చాలా మంచి మంచి ఆఫర్స్ వచ్చాయి సో లైక్ మనకి కాట్ మాస్టర్ యశ్వంత్ మాస్టర్ యష్ మాస్టర్లాగా చాలా మందికి ఒక చాలా మంచి అవకాశాలు మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కానివ్వండి కన్నడ ఫిలిం ఇండస్ట్రీ కానివ్వండి మన ఢీ షోలో నించి చాలా మందికి చాలా మంచి అవకాశాలు పెద్ద అవకాశాలు వచ్చాయి పెద్ద హీరోలతో చేసేందుకు సో అదే విధంగా మనకీ ఈ షో అనేది చాలా బాగుంటుందన్నమాట మనము డ్యాన్సు చూ ట్యాలెంట్ని చూడవచ్చు అదే విధంగా మనము హా హాస్యంని చూసి నవ్వుకొని చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఆ షోని చూడవచ్చు ఒక వన్ అవరు వస్తుందన్నమాట సో ఆ షోని మనం చాలా బాగా ఎంజాయ్ చేయవచ్చు ఆ షో డైరెక్టర్లు చాలా మంచి పని చేస్తున్నారు అదే విధంగా కంటెంటు చాలా బాగా రాస్తున్నారు కాబట్టి మనకి ఆ షో అనేది చాలా బాగుంటుందన్నమాట చూసేటప్పుడు అదే విధంగా మళ్ళీ మనము శ్రీదేవి డ్రామా కంపెనీకి వచ్చామంటే శ్రీదేవి డ్రామా కంపెనీ కూడా అదొక షో అన్నమాట మనకి ఈ టీవీలో ప్రతి ప్రతి ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంటకు వస్తుందన్నమాట మనకి ఆ షో నైతే మనం ఫ్యామిలీతో అంతా ఆదివారం ఇంట్లో కూర్చొని చూడవచ్చు చాలా బాగా ఎంజాయ్ చేయవచ్చు నవ్వుకోవచ్చు చాలా బాగుంటుంది ఆ షోలో కూడా వాళ్ళు కొత్త కొత్త ట్యాలెంట్లు ఇండియా పూ మన భారతదేశం పూర్తిలో ఇండియా ఇండియా పూర్తిలో వాళ్ళు కొత్త కొత్త ట్యాలెంట్ను వెతుకోని వెతికొచ్చి లైకు మెజీషియన్సు మార్షల్ ఆర్ట్సు సింగింగు మనకి నాటు పాటలు పాడేవారు వేరే వేరే రకాల రంగంలో వాళ్ళు కీర్తి పొందింటారు సో వాళ్ళనంతా తీసుకొని వచ్చి మనకి చూపిస్తూ ఉంటారు ఎవ్రి ప్రతి ఆదివారము మనందరికీ చూపిస్తూ నవ్విస్తూ చాలా బాగా చేస్తూ ఉంటారు మనకి ఈ షో వచ్చేసి మనకి యాంకర్ గారు వచ్చి మన రష్మీ గారు అండ్ జడ్జ్ వచ్చేసి మన జడ్జ్ గారు వచ్చేసి మనకి ఒక హీరోయిన్ గారు ఆమె ఇంద్రజ గారు సో అదేలాగా మనకి ఇందులో ఒక వారం హైపర్ ఆది ఉంటే ఇంకొక వాద ఇంకొక వారం మనకి ఆటో రాంప్రసాద్ గారు ఉంటారు ఆయన కూడా ఒక మంచి కమెడియన్

సో అదేవిధంగా మనకి ఇందులో పాటలు పాడేది ఉంటుంది అండ్ గేమ్స్ ఆడతారు డ్యాన్స్ ప్రోగ్రాం ఉంటుంది అండ్ కొత్త ట్యాలెంట్ వచ్చే వాళ్ళది వాళ్దొక ఒక సెగ్మెంట్ ఉంటుంది అండ్ ఇందులో వాళ్ళ స్పాన్సర్స్ వచ్చేసి వాళ్ళకి ఎవరైతే బాగా హాస్యాన్ని పండిస్తూ బాగా ఎంటర్టైన్మెంట్ ఇస్తారో వాళ్ళకి ఇరవై ఐదు వేలు లేదా పది వేలు అలా చెక్కులు ఇస్తారనమాట అండ్ అదే విధంగా వాళ్ళకి గిఫ్ట్ కూడా ఇస్తూ ఉంటారు స్టవ్వు ఎలెట్రిక్ కుక్కరు ఇలాంటివి ఇస్తూ ఉంటారన్నమాట చాలా బాగా ఆర్టిస్ట్లను చాలా బాగా వాళ్ళు పోషిస్తున్నారు అండ్ చూసుకుంటున్నారు కూడా

చాలా మంచిగా వాళ్ళకందరికి వాళ్ వాళ్ళని అన్ ప్రపంచానికి పరిచయం చేస్తుంది మన షోల ఈ ఇలాంటి షోల ద్వారా ఇలా ఈ షోలు చాలా ఫేమసు సో ఇవి మనకి టీవీలోనే కాదు మనకి యూట్యూబ్లో కూడా ఇది అందుబాటులో ఉంటాయన్నమాట సో ఆ విధంగా మనకి చాలా బాగా మనకి ఇలాంటి షోలనేది మన ఈటీవీలో చాలా బాగా చూపిస్తున్నారు అదే విధంగా మనకి న్యూస్ అయితే కూడా వస్తుంది అన్నీ న్యూస్ని మనకి అరగంటలో కవర్ చేసి చూపిస్తూ ఉన్నారు ప్రతిరోజు రాత్రి తొమ్మిదిన్నరకు తొమ్మిది గంటలకు ప్రతి రోజు రాత్రి తొమ్మిది గంటలకు మనకి ఇండియాలో జరిగే భారతదేశంలో కాకుండా ప్రపంచం మొత్తం జరిగే న్యూస్లను అరగంటలో దాన్నికుదిచ్చి మనకి చాలా బాగా అందజే అందచేరేలాగా చేస్తున్నారన్నమాట మన ఈటీవీ సంస్థ వాళ్ళు సో సీరియల్స్లో కూడా వాళ్ళు చాలా ముందున్నారు సో మనకి వాస్తవిక కార్యక్రమాలలో వాళ్ళు చాలా బాగున్నారు మనకు అదే విధంగా జబర్దస్త్ షో అని కూడా వాళ్ళు ఒకటి చేస్తారు జబర్దస్త్ అండ్ ఎక్స్ట్రా జబర్దస్త్ రెండు షోలు ఉంటుందన్నమాట వాళ్ళదే

వాళ్ళ ఓన్గా వాళ్ళే స్క్రిప్ట్ రాసుకొని దాన్ని స్టేజ్ పైకొచ్చి దాన్ని పండించే విధానము చాలా సూపర్గా చాలా బాగా ఎంజాయ్ చే ఎంటర్టైన్మెంట్ ఇస్తూ ఉంటారన్నమాట మనకి సో ఈ జబర్దస్త్ అనేది బేస్తవారం ఒకటి తొమ్మిదిన్నరకు వస్తుంది ఇంకొక ఎక్స్ట్రా జబర్దస్త్ శుక్రవారం రాత్రి తొమ్మిదిన్నరకు వస్తుంది సో మనకి వారం అంతా ఏదో ఒకటి ఎంజాయ్ ఎంటర్టైన్మెంట్ ఇస్తూనే ఉంటుంది మన ఈటీవీ అండ్ మల్లెమాల సంస్థ సో మనము దీనికి చాలా నిజంగా చాలా వారికి చాలా వా ఇదంతా చూసామంటే మనకి చాలా స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది చాలా మంచి పని చేస్తున్నారు మల్లెమాల మన మల్లెమాల సంస్థ వాళ్ళు సో మనము ఇదంతా చూసి మన పొద్దునంతా పడే కష్టాన్ని రాత్రి ఈ షోస్లో చూసుకొని మనము రిలాక్స్ అయ్యి మనకి ప్రశాంతంగా భోజనం చేసిన తర్వాత రిలాక్స్ అయ్యి మైండ్ అంతా ఫ్రెష్గా ఉండి పడుకొనేకి వెళ్ళడానికి ఈ షోలు మనకు చాలా హెల్ప్ చేస్తాయన్నమాట ఈ షోస్లో చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు చాలా కష్టపడుతున్నారు వాళ్ళు చాలా బాగా ఎంటర్టైన్మెంట్ చేస్తారు మన ప్రజలని వాళ్ళు